హలో అక్క ఉంది నా పేరు అనురాధ అండి బాగున్నాను లేదండి ఏమి లేదు నేను కొంచం కూర్చున్నాను ఇట్లనే చెప్పండి

నాకు ఒక బాబు బాబు ఇంజనీరింగ్ అయిపోయింది రియల్ ఎస్టేట్లో పని చేస్తున్నాడు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు పని చేస్తున్నాడు తర్వాత అంటే నిన్న లేట్ అయింది మాకు

అది కళ్యాణ్ జ్యువెలరీ అని ఒకటి ఉంది చూడండి కళ్యాణ్ జ్యువెలరీ దాంట్లో కూడా బాగుంటుంది గోల్డ్ బాగుంటుంది గోల్డ్ అసలు ఆ గాజులు ఏంటి చైన్లు ఏంటి కమ్మలు ఆ తర్వాత బుట్టాలు అన్నీ ఉంటాయి అన్నీ ఎవిరీథింగ్ మనకు అవైలబుల్ ఉంటాయి బాగుంటాయి మాకు ఇక్కడ బాగుంటాయి చాలా బాగుంటాయి మన సైజు మనం వెతుకోవాలి అంతే ఇక అన్నీ మంచిగా ఉన్నాయి అక్కడ

బాగుంటుంది అంటే చూడండి మంచిగా ఉంటుంది కళ్యాణ్ జువెలరీ బాగా ఉంది అన్నీ ఉంటాయి నెక్లెసెస్ ఉంటాయి గాజులు వడ్డాణం అన్నీ దొరుకుతాయి మనకు ఎక్కువ అక్కడకి వెళ్తాం మేము

బాగా

నేను ఇంట్లో ఉంటాను అమ్మ నేను బయటికి వెళ్ళను ఇంట్లో ఉంటాను

అవునా అంటే ఒకవేళ కొనాలి అనుకుంటే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి ఇటు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కానీ చైన్స్ అన్నీ బాగా ఉన్నాయి అంతా అంటే ఉంటుంది ఉంటుంది ఉంటుంది ఉంటుంది అన్నీ ఉంటాయి

అంటే దాంట్లో మంచి కొంచం ఒక ఆపర్చునిటీ ఏంటంటే మనం మంత్లీ కొంచం డబ్బు కట్టుకొని ఆ డబ్బులు కంప్లీట్ అయిన తర్వాత కూడా వెళ్ళి వెళ్ళి తీసుకునే ఫెసిలిటీ ఉంది అన్నమాట వాళ్ళ దగ్గర కళ్యాణ్ జువెలర్స్ దగ్గర మంచి అంటే అట్లకాదు ఫస్ట్ మనం డబ్బు ఇప్పుడు థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ మనం ఎంత పే చేయగలుగుతాం మంత్లీ ఆ డబ్బు ఫస్ట్ వాళ్ళకి ప్రతినెల పంపించాలి పంపించిన తర్వాత ఆ మనీ కంప్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెంటపడతాడు ఇక రండి అమ్మ వచ్చి తీసుకుందురు రాండి తీసుకుందురు రాండి అని డైమండ్స్ కూడా ఉంటాయి డైమండ్స్ ఆల్సో దేర్ రింగ్స్ కూడా ఉంటాయి మనకు అప్పుడు వాళ్ళ డబ్బు కంప్లీట్ అయితే మనల్ని పిలిచి తీసుకు వెళ్ళి ఇవి చూడండి అమ్మ మీకు ఏమి కావాలో అని చెప్తారు అట్లా తీసుకోవచ్చు తీసుకో ఇప్పుడు మీరు ఒక ఇ ట్వంటీ థౌసండ్ తీసుకు వెళ్ళినారు అనుకోండి చెప్తా మాటకి ఒక ఫా అంటే ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ ఒక తులం గోల్డ్ ఉంది అరవై అరవై వేలలో ఇప్పుడు మరి అరవై వేలు ఒకసారి కట్టుకోకుండా అట్లా కట్టకుండా మీరు కొంచం థర్టీ థౌసండ్ ముందే వాళ్ళకి కట్టుకొని పోయినారు అనుకోండి థర్టీ థౌసండ్ మీరు కొద్దిగా జమా చేసుకొని మీరు మళ్ళీ క తీసుకోవచ్చు అస అట్ల అన్నమాట అట్ల అంటే ప్రతి మంత్ కట్టుకోవాలి ప్రతి నెల ఇప్పుడు సంవత్సరం వరకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు మనం పెట్టుకొని కట్టుకోని ఆ తర్వాత మనం దాన్ని మనం ఇక గోల్డ్ డబ్బులు తగ్గుతాయి కదా ఆడ జమా చేస్తున్నప్పుడు మన దగ్గర తగ్గుతాయి కదా మన చేతి మన చేతిలో బ్యాగ్లో కొంచం సేఫ్గా ఉంటాయి కొద్దిగా ఆడ కట్టుకుంటు ఉంటే అట్ల తీసుకొని కంప్లీట్ అయిన తర్వాత మనకుఏది నచ్చితే అది తీసుకోవచ్చు బ్యాంగిల్స్ చైన్ మరి రింగ్స్ ఇయర్ రింగ్స్ ఏమన్న కానీ తీసుకోవడానికి ఫోటో ఫెసిలిటీ ఇచ్చినారు వాళ్ళ దగ్గర కొద్దిగా అది ఒకటి ఉంది

ఆల్మోస్ట్ వాళ్ళు చాలా మంది కట్టుకున్నారు అట్లా కట్టుకొని తీసుకున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు

వాళ్ళు వాళ్ళు అప్పుడే మీకు వా అన్నీ చెప్తారు మీరు వెళ్ళిన వెంటనే తీసుకున్న తర్వాత మీకు ఇట్ల ఉంది మీకు ఈ ఫెసిలిటీ ఉంది చూస్తారా మీ ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుంటారు వాళ్ళు నెంబర్ ఇస్తారు మనము వాళ్ళకు దాంట్లో డైరెక్ట్గా వాళ్ళకి వేస్తే అయిపాయ మనం ఏమి అక్కడికి వెళ్ళి కట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ నెంబర్కు బా డబ్బులు పంపిస్తే అవి ఇక అవన్నీ జమా అవుతు ఉంటాయి అట్ల అట్ల కూడా ఫెసిలిటీ ఉంది ఏమి భయపడాల్సిన పని లేదు ఓకే అండి బాయ్ వెల్కమ్ వెల్కమ్